హలో అవునండి మా గోల్డ్ చాలా బాగుంటుంది తీసుకోండి లోనా వన్ ల్యాకు మీకు మూడు తులాలు

ఇప్పుడు మొత్తం రేట్ పెరిగింది కదా మేడమ్ అది మరీ మీకు కావలసినంత తీసుకోండి

వన్ సిక్స్టి పర్సెంట్ ఇస్తాం

మీకు ఎంత కావాలి ఐదు లక్షలా ఇరవై తులాలు ఇస్తామండి ఇరవై తులాలకా

తులానికి సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం మరే

మాకు ఇంత తక్కువనే ఎక్కువ మీకు మా బ్రాంచ్లో తక్కువ ఉంది మీదా అన్నిటి కన్నా ఇస్తాం మీకు ఎవరై ఇంటరెస్ట్ వుంటే తీసుకోండి